హలో గుడ్ ఆఫ్టర్నూన్ నమస్కారమండి మాది మాదొక డ్యాన్స్ స్కూలు అనమాట మేము మేమిక్కడ ఈ స్కూల్లో మేము డ్యాన్స్ అనేది నేర్పిస్తూ ఉంటాము ఎట్ ఎనీవే ఏ ఏ ఏజ్ వాళ్ళకైనా డ్యాన్స్ అనేది నేర్పిస్తుంటాము

మీ మీరు మీ ఫ్రెండ్సా మా దగ్గర చాలా రకాల డ్యాన్సెస్ ఉన్నాయి అంటే భ క్లాసికల్ డ్యాన్సెసు భరతనాట్యం కూచిపూడి కథక్కు ఇంకా ఇప్పుడు కేరళ స్టైల్ తమిళ్ స్టైల్ ఉంటాయి కదా డ్యాన్సెస్ అలాంటివి కూడా ఉన్నాయి మీరు ఏం నేర్చుకోవాలి అననుకుంటున్నారు వాటిలో ఓకే మా దగ్గర భరతనాట్యం నేర్పించడానికి మంచి మంచి టీచర్స్ ఉన్నారు ఇంకా వాళ్ళు అందరూ స్టేట్ లెవెల్లో ర్యాంకు హోల్డ్ చేసిన వాళ్ళు మీకు వాళ్ళ వాళ్ళు మీకు బాగా నేర్పిస్తారు అండ్ చాలా మంచి ట్రైనింగ్ చేస్తారు మిమ్మల్ని అయితే సో ఫీజు గురించి మాట్లాడతారా మా దగ్గర మా దగ్గర డిస్కౌంట్ అనేది ఎలా ఉంటది అంటే గ్రూపు అంటే గ్రూప్ వైస్గా ఒక ఫైవ్ మెంబర్స్ లాగా గ్రూప్ వైస్గొస్తే మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం లేదా సింగిల్ పర్సన్కి అయితే బా ఒక నెలకి త్రీ ఫోర్ టూ ఫైవ్ తౌజండ్ చార్జ్ చేస్తాము మేము ఆ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అంటే మీది అప్పుడు ఫైవ్ తౌ ఫైవ్ తౌజండ్ అంటే టూ తౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ తౌజండ్ అలా తీసుకుంటాం మాది శంషాబాద్లో బస్ స్టాప్ దగ్గరలో ఉంటుంది మాకు బ్రాంచెస్ కూడా ఉన్నాయి సికింద్రాబాద్ ఇట్లా హైదరాబాదులో కానీ మా ఇ ఒకవేళ మీరు శంషాబాద్ సైడ్ లోకల్ అంటే శంషాబాద్కొచ్చి నేర్చుకోవచ్చు ఇంకొకటి లీవ్స్ గురించి హాలిడేస్ గురించి ఉంటే ఒకవేళ సండే రోజు మీకు క్లాసెస్ ఉండవు కానీ వీక్ అంతా క్లాసెస్ ఉంటాయి మార్నింగ్ సెక్ష మార్నింగ్ రావచ్చు మార్నింగ్ సెక్షన్ ఉంటుంది ఆఫ్టర్నూన్ సెక్షన్ ఉంటుంది మీరు ఎప్పుడైనా రావచ్చు ఓకే త్యాంక్ యూ త్యాంక్ యూ